హలో అవునండి చెప్పండి ఓకే మీ ర్యాంక్ ఎంతమ్మా వచ్చింది ఏ సీట్ ఏది మీరు ఆప్ట్ చేసుకున్నారు ఈసీఈయా మీ ర్యాంక్ ఎంత వచ్చింది ఎయిటీన్ తౌజండ్ ఈసీఈ వచ్చింది కదమ్మా మరి ఈసీఈయే ఉంటుంది

లేదు లేదండి అవదు మీరు మళ్ళీ తర్డ్ ఫస్ట్ కౌన్సిలింగా మీరు పెట్టుకుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి సెకండ్ కౌన్సిలింగ్ ఒకసారి ట్రై చెయ్యండి మేబీ ఛాన్సెస్ ఉంటే మీకు వస్తుంది సిఎస్ఈ లేదంటే కనుక ఈసీఈయే ఉంటుంది మీకు

మీరు ఒకసారి మన నాకు వచ్చేసి మనది ఏ ప్లస్ వచ్చిందమ్మ అండ్ ఇంకోటి ఏంటంటే మనకి చూస్తే కంపేర్ టూ అన్ని క్యాంపస్ గానీ అన్ని కాలేజెస్ చూస్తే కనుక మనది నెంబర్ వన్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ ర్యాంకింగ్లో అల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో అయితే మనది తర్డ్ ప్లేస్ ఉంది అదీని ఇంకా మీకు ఇప్పుడు ఏంటి మీరు ఎక్కడ ఉండేది అంటే మీరు ఆ హాస్టల్లో ఉండాలనుకుంటే గనుక హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మీకు లేదు లోకల్ అయితే ట్రాన్స్ఫర్ ఫెసిలి ఫెసిలిటీ కూడా ఉంది మనకి హాస్టల్ ఫీజు మనకి ఏంటంటే మీరు ఫిఫ్టీ తౌజండ్ డిపాజిట్ పే చెయ్యాలి చేసిన తర్వాత మంత్లీ మీరు ఎయిట్ తౌజండ్ కట్టాలండి అది కాకుండా బిల్డింగ్ ఫండ్ ఏంటో మీరు జాయిన్ అయ్యాక బిల్డింగ్ ఫండ్ వన్ ల్యాక్ కట్టాలండి అవునండి బిల్డింగ్ ఫండ్ మళ్ళీ మీరు కాలేజ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అవునండి అదే మీరు కాలేజీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత బిల్డింగ్ ఫండ్ మీకు ఫిఫ్టీ తౌజండ్ రిటర్న్ అవుతుంది

ఆ ఫుడ్డు అంతా హోమ్లీ ఫుడ్డేనండి మీకు ఫుడ్ విషయంలో ఏ విషయంలో అంత డౌటే లేదు ఫుడ్ గానీ క్యాంపస్ గానీ రూమ్స్ గానీ అన్నీ చాలా క్లీన్గా ఉంటుంది నీట్గా ఒకసారి మీరు గూగుల్ చేసి కూడా చూడండి ఇంకా రివ్యూస్ కూడా చూడండి మనది ఇది టాప్ కాలేజ్ అసల లేదంటే మీరు ఒకసారి కాలేజ్ని మీరు విజిట్ చేస్తారు కదా వచ్చిన రోజు ఒకసారి చూడండి అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేసి హండ్రెడ్ పర్సెంట్ అండి మన దాంట్లో ఇప్పుడు పిల్లలు ఆరొందల మంది ఉంటే ఐదొందల మంది ప్లేస్ అయిపోయారు మిగతా వంద మంది కూడా వాళ్ళు మాస్టర్స్కెళ్ళారండి హండ్రెడ్ పర్సెంట్ రిసల్ట్ ఉంటుందండి అది ఓకే ఓకేనండి త్యాంక్ యూ